ఇది ఆన్లైన్ గ్రాసరీ వెజిటెబుల్ స్టోరా అండి ఇది సరే మాకు మాదాపూర్ ఏరియాకి గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ డెలివరీ కావాలండి ఒక థర్టీ టు ఫార్టీ ఐటమ్స్ దాకా ఇది క్వాలిటీ ఎలా ఉంటుంది రేట్ ఎంత ఉంటుంది

ఓకే రిక్వైర్మెంట్ వచ్చి మాకు డైలీ మిల్క్ కావాలండి లైక్ మిల్క్ ఒకటి కావాలి అండ్ చీస్ అండ్ బటర్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది సో తర్వాత మాకు వెరీ వెజిటేబుల్స్ అండ్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఉంటాయి కదా సో అవి కూడా మాకు రిక్వైర్మెంట్ ఉంటుంది ఓకే అండ్ అస్ వెల్ అస్ మనకు ప్లాంట్స్ ఉంటాయి కదండి ఆర్గానిక్ మొక్కలు ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ సోప్స్ ఇవన్నీ కూడా కావాలి అండ్ అస్ వెల్ అస్ మనకు సరుకులు ఉంటాయి కదా డైలీ గ్రాసరీస్ అవి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది ఓకే మాది మాదాపూర్ మాదాపూర్ ఫస్ట్ లైన్ మీరు ఎప్ యా మీరు ఎప్పటిలోపు ఇవ్వగలరండి యా ఓకే యా మా మార్నింగ్ మార్నింగ్ స్లాట్లో ప్రొవైడ్ చేయండి షూర్ ఓకే షూర్ నేను మీకు స్పాట్ అండ్ అడ్రస్ వాట్సాప్ చేస్తాను షూర్ షూర్